నాకు ఆ రెసిపీస్ చేయాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు తెలీదు మా మమ్మీ కూడా చికెన్ బిర్యాని ఎలా చేయాలో రాదు అందుకని చెప్పి నేనే అనుకుంటా ఎలా చేయాలి ఎలా చేయాలి బిర్యానీ అని కానీ ఇంట్లో మొన్న ట్రై చేశాను చాలా బాగా కుదిరింది అండ్ చికెన్ బిర్యాని అంటే నాకు ఎలా అంటే నాకు మటన్ ఫిష్ ఏది ఎగ్ కన్నా కూడా నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అది నారాయణగూడ మేఫిల్లో ఆరంగర్ బేకరీలో చాలా బాగుంటుండే

ఇష్టపడేవానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు ఎందుకంటే అది బిర్యానీ చికెన్ బిర్యాని నాకు మటన్ బిర్యానీ కంటే చికెన్ బిర్యాని ఎక్కువ ఇష్టం చికెన్ బిర్యానీలో పీసెస్ అవి అండ్ పీసెస్ తీసుకొని బిర్యానీలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ మటన్ బిర్యానీ అంతా ఎక్కువ ఏమీ నచ్చదు చికెన్ బిర్యానీనే ఎక్కువ బాగుంటుంది చికెన్ బిర్యాని చాలా మంది నచ్చుతారు చికెన్ బిర్యాని తినాలని బట్ చికెన్ బిర్యానీలో ఉన్న రసాలు అవి ఇవి

అది ఆ టేస్టే వేరే ఉంటుంది రైస్ కంటే కూడా దోస ఇడ్లీ ఇవి నార్మల్వే కాకుండా ఆ చికెన్ బిర్యాని తింటే చాలా బాగుంటుంది అండ్ నార్మల్ రైస్తో కాకుండా బాస్మతి రైస్తో ఉన్న చికెన్ బిర్యానీ ఇంకా చాలా బాగుంటుంది ఇంట్లో అనుకుంటాం చేయాలి చేయాలి నార్మల్ రైస్తో చేయడానికి వస్తుంది అనుకుంటాం కానీ అది నార్మల్ రైస్ వేరే ఉంటుంది బాస్మతి రైస్ వేరే ఉంటుంది నేను మొన్న అదే ట్రై చేశాను ఒకసారి నార్మల్ రైస్తో చేశాను అంత నచ్చలేదు కానీ బాస్మతి రైస్తో చేసినప్పుడు చాలా బాగుండే నాకు చాలా అంటే చాలా నచ్చింది చికెన్ బిర్యాని చికెన్ బిర్యాని అంటే నాకు చాలా ఇష్టం నాతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం అది అంతే అది చికెన్ బిర్యాని అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు